హలో గుడ్ ఈవినింగ్ అండి నేను ఇలా మొన్న ప్రోడక్ట్ ఆర్డర్ చేశానండి అయితే అది చాలా వరస్ట్గా ఉందండి అది ఫస్ట్ ప్రోడక్ట్ కొంచెం అలానే ఉంది సెకండ్ కూడా అలానే ఉందండి నాకు ఆన్లైన్లో ప్రోడక్ట్ మేం చూసింది వేరు ఇక్కడకి వచ్చిన తర్వాత కలర్ చేంజ్ చేశారు ప్లస్ ఏంటంటే క్వాలిటీ అది అసలు ఏం బాగాలేదు ఇది సెకండ్ ప్రోడక్ట్ అండి అసలు చాలా దరిద్రంగా అంటే వరస్ట్గా ఉంది టూ వరస్ట్గా అసలు ముందు చూసింది వేరు ఇప్పుడు చూసింది వేరు క్వాలిటీ వేరు కలర్స్ వేరు మొతం టోటల్గా వేరే మొత్తం అసలు ఇది ఎన్నిసార్లు అండి ఇంక అమౌంట్ అనేది ఎవరికి ఊరికనే కూడా రాదు కదా దీనికి మళ్ళీ క్యాష్ బ్యాక్ చెయ్యాలంటే దానికో ప్రాసెస్ మళ్ళీ ఇదంతా చాలా జరుగుతుంది దానికి రెస్పాండ్ అవ్వరు తొందరగా అదంటారు ఇదంటారు ఏంటండీ ఇదంతా అసలు ఆ క్వాలిటీ బాగాలేదండి ప్రోడక్ట్ అసలు ఏమీ మేం పెట్టింది ఒకటే అయితే ఇలా వచ్చింది ఒకటి నెగటివ్గానే ఉంటాదండి పాజిటివ్గా ఎలా ఉంటుందండి మీరు ఇచ్చేది అసలు ఏది బాగాలేదండి మీవి ఏం ఆర్డర్ చేసినా ఏం వచ్చిందండి అసలు అది ఇదంతా మేము పైన వాళ్ళకి ఒకసారి ఎక్స్పైర్ చెయ్య కాల్ చేసి మాట్లాడుతాం కస్టమర్ కేర్ మొత్తానికి అసలు ప్రోడక్ట్ అయితే టూ వరస్ట్ అండి ఇంకా అసలు అసలు బాగాలేదండి ప్రోడక్ట్ అండి ఇది ఇంకొకసారి దీంట్లో నుంచి అసలు బుక్ చేయమండి ఆర్డర్ కూడా పెట్టం ఏది ఇంకా ద టూ వరస్ట్గా వస్తే ఇంకా ఎలా అండి ఏదైనా ఓకే అండి ఉంటాను ఇంకేం చెప్పద్దు